నాకు బీచ్లో ఈత కొట్టడమంటే చాలా ఇష్టం ఎందుకంటే బీచ్లో ఈత కొట్టడం అనేదీ ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తీసుకు మనుషులు తీసుకుపోతుంటాయి అలాంటి టైంలో మనం ఈత కొట్టడమనేది ఎఫీషియన్సీ అండ్ చాలా ప్రొఫషనల్స్ మాత్రమే ఈత కొట్టగలరు మాములు ఏ మామూలు దగ్గర అయితే ఎవరైనా ఈత కొట్టగలరు మామూలు సరస్సులలో నేను ఎక్కువగా బీచ్ ప్రిఫెరెన్సు ఇస్తాను ఈత కొట్టడానికి ఎందుకంటే అది ఎఫి అందరూ చెయ్యలేనిది బాగా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈత అక్కడ కొట్టగలరు మిగతావాళ్ళకి అది చాలా కష్టము నేను అయితే బీచ్ బీచ్ల దగ్గరకే ఎక్కువ వెళ్తాను మాకు దగ్గరలో విశాఖపట్నం ఆర్కే బీచ్ చాలా బీచ్లు దగ్గరలో మాకు ఉన్నాయి మేము ఎక్కువగా ఎప్పుడో బీచ్ని సందర్శించినా ఈత కొట్టడానికి నేను ప్రిఫెరెన్స్ ఇస్తాను మీరు కూడా ఎక్కువ ఈత కొట్టడానికి ప్రిఫెరెన్సు ఇవ్వండి ఎందుకంటే దానివల్ల క్యాలరీసు అని క్యాలరీసు ఆ వెయిటు అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి మన కంట్రోల్లో ఉంటాయి వెయిటు తగ్గాలనుకున్నా ఏమైనా స్ట్రెస్సు ఫి స్ట్రెస్ తగ్గాలనుకున్నా ఇలాంటి ఇవన్నీ తెలియాలంటే ఈతనేది ముఖ్యమైన విషయం